నేను ఈమధ్య కాలంలో ఒక ఫోన్ కొన్నాను అది చాలా తక్కువ కాలంలోనే మొత్తం చాలా దాని నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్ని రకాలుగా అది అన్ని విషయాల్లోనూ కూడా నాకు అంత సంతృప్తికరం కరంగా లేదు ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదు అలాగే మ్యూజిక్ సరిగ్గా అసలే రావట్లేదు మ్యూజిక్లో కూడా క్వాలిటీగా అస్సలే బాగోలేదు అలాగే ఫోటోలు కూడా చాలా లైట్గా వస్తున్నాయి సడన్గా ఒకసారి లైటింగ్ తగ్గిపోతుంది ఫోన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో దానంతటా అదే ఆగిపోతుంది టోటల్గా ఈ ఈ ఫోన్ అసంతృప్తిగా ఉంది నాకు